ఫస్ట్ తిరుపతికి వెళ్ళినాం ట్రైన్లో అందరం ఒ ఒ పదిమంది పది పదిహేను మంది దాకా తిరుపతికి వెళ్ళినాం అక్కడికి వెళ్ళి నడుచుకుంటు పైనకి గుట్ట పైనకి నడుచుకుంటు వెళ్ళినాం కానీ తోవ వెంబడి ఇట్లా పైకి వెళ్తుంటే కూడా ఇట్లా ఎంజాయ్ బాగా అనిపించింది మధ్య మధ్యల ఇట్లా నొప్పుల టాబ్లెట్లు ఇవ్వడము లేకుంటే ఇట్లా అన్నీ చూసుకుంటు జంతువులను చూసుకుంటు పైనకి వెళ్ళాం అక్కడ ఒకరోజు రెండు రోజులు ఉండి ఉండి ఆ తర్వాత దర్శనానికి వెళ్ళినాము దర్శనంకు ఒక రోజు అయింది దర్శనం చేసుకుని మళ్ళా బయటకు వచ్చినాక పైన గుట్టపైన శ్రీవారి పాదాలు మళ్ళా అంటే ఇంకా అక్కడ పాతాళ గంగ కపిల అది ఏది ఆకాశగంగ అవన్నీ చూసి అక్కడికి వెళ్ళి మళ్ళా రూమ్కి వచ్చినాం రూమ్కు అక్కడ గుట్ట పైన ఫ్రీ బస్సులు ఉంటాయి అన్నమాట ఆ ఫ్రీ బస్సులలో తిరిగినాం అవన్నీ తిరిగి ఇంకా అక్కడ శివు శివునిది లోపలికి బావి ఉంది చాలా లోపల దిగాలి అక్కడికి లోపలికి దిగి అక్కడ శివుని దర్శనం చేసుకున్నాం అక్కడ దర్శనం చేసుకుని పైన ఎక్కి ఇక రూమ్ కాడికి వచ్చినాం రూమ్ కాడికి వచ్చి రూములో ఒకరోజు ఉండి మళ్ళీ కిందికి అది టాటా సుమోనీ తీసుకు వెళ్ళినాం అందులో మళ్ళా కిందికి వచ్చేనాం కిందికి వచ్చి కపిలతీర్థం పోయినాం కపిలతీర్థంలో కృష్ణుడి గుడి ఉంది హరే రామ హరే కృష్ణ అని అక్కడ ఆ కృష్ణుడి గుడికి వెళ్ళినాం అక్కడ చూసుకొని ఆడికి వెళ్ళి ఈడికి మంగపట్నం పోయినాం అలివేలు మంగమ్మ మంగపట్నం పోయి అక్కడ దర్శనం చేసుకుని అక్కడ ఫ్రీ భోజనం పెట్టిర్రు అన్నమాట అక్కడ భోజనం చేసుకోని అక్కడికి వెళ్ళి ఇక్కడ వెళ్ళినాం కాణిపాకం కాణిపాకం పోయి కాణిపాకం దగ్గర అప్పుడు చాలా ఎండలు బాగుండే ఆ ఎండలైనా సరే అని కాణిపాకం పోయి అక్కడ చూసుకొని మళ్ళా ఇక్కడ వచ్చినాం ఎక్కడ మన కాణిపాకం పోయి పేరు వస్తలేదు నోటికి అసలు అదే అది ఈమెది లక్ష్మిదేవిది కాణిపాకం వెళ్ళి గోల్డెన్ టెంపుల్ వెళ్ళినాం గోల్డెన్ టెంపుల్ చూసుకొని అక్కడికి వెళ్ళి ఇక్కడ పోయినాం కంచి పోయినాం కంచి కామాక్షి కంచి చూసుకుని అక్కడికి వెళ్ళి మొత్తం తమిళనాడు వెళ్ళినాం తమిళనాడు వెళ్ళి తమిళనాడు కాడ ఈయన సుబ్రమణ్యం స్వామీది పళని మళ్ళా అంటే ఇది అయ్యప్ప దగ్గరికి వెళ్ళినాం ఇక్కడ చాలా చూసినాం అక్కడ కూడా అయ్యప్ప దగ్గర గుట్ట మీదికి ఒకరోజు నైట్ అంతా నడిచినాం పైనకి పంపలో స్నానం చేసి పైన వెళ్ళే వరకు పంపలో పది గంటలకు నైట్ పది గంటలకు స్నానం చేసి దీనికి ట్వల్వ్ అయ్యింది రాత్రి మళ్ళా ఫోర్ ఓ క్లాక్కు దర్శనం చేసుకొని పొద్దున్న సిక్స్ సిక్స్ సెవెన్ వరకు కిందికి దిగినాం అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఆరోజు అక్కడ ఉన్నాం అక్కడికి వెళ్ళి ఇక్కడ ఇక్కడ పోయినాం ఇది మన రామేశ్వరం రామేశ్వరం పోయి రామేశ్వరం దగ్గర దర్శనం చేసుకున్నాం అక్కడ అక్కడ ఒక నైట్ ఉన్నాం అక్కడికి వెళ్ళి రామేశ్వరం దగ్గర దర్శనం చేసుకొని ఇక్కడకి వచ్చిన్నాం ఏది రామేశ్వరం కాడికి వెళ్ళి ఎటు పోయినాము కన్యాకుమారి పోయినాం కన్యాకుమారికి వెళ్ళి కన్యాకుమారి దగ్గర దర్శనం చేసుకున్నాం కన్యాకుమారి దగ్గర దర్శనం చేసుకుని అక్కడ పిల్లలు నీళ్ళల్లో బాగా ఎంజాయ్ చేసిర్రు కన్యాకుమారి దగ్గర దర్శనం చేసుకుని అక్కడ మధ్యలో పడవలో అలా పోయినాం లోపలికి అక్కడ పాదం ఉంటుంది కదా అమ్మవారిది అక్కడ పాదం దగ్గర దర్శనం చేసుకుని మళ్ళా అక్కడికి వెళ్ళి ఆడ బుద్ధుడు ఉన్నాడు ఆ బుద్ధుని దర్శనం చేసుకున్నాం బుద్ధుని దర్శనం చేసుకొని పాదంను దర్శనం చేసుకుని అక్కడికి వెళ్ళి మళ్ళా పడవలో బయటికి వచ్చినాం బయటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళినాం ఏది మన కంచి కోజిన్ కంచికి పోయి కంచిలో దర్శనం చేసుకున్నాం కంచిలో దర్శనం చేసుకుని పళని కూడా మేము అందులో ఎక్కినాం నడవడం నడవలేదు ఒక ట్రిప్ ఏమో ట్రైన్కి పోయినాము మళ్ళా వచ్చేటప్పుడు ఆ బాక్స్లు ఉంటాయి కదా డబ్బలు అందుల్లో వచ్చినాం అక్కడ ఒక రోజు అయ్యింది అక్కడ గుట్టపైన చాలా బాగున్నాయి మంచిగా చూడాల్సినవి ఉన్నాయి అక్కడ కూడా పళని దగ్గర అవన్నీ చూసుకున్నాం అక్కడికి వెళ్ళి ఇక మళ్ళీ ఇక్కడ వచ్చినాం ఇక్కడ మన ఇది కొడైకెనాల్ వెళ్ళినాం కొడైకెనాల్ వెళ్ళి అక్కడ ఒక నైట్ అక్కడ ఉన్నాం కొడైకెనాల్ రోజు అక్కడ కొడైకెనాల్ వెళ్ళి అక్కడ చూసు ఆడ కూడా కొడైకెనాల్ పైన చూడాల్సినవి చాలా ఉన్నాయి అన్ని అక్కడ కూడా అందరము ఒక పదిహేను మంది దాకా వెళ్ళినాం అది సుమో కట్టుకుని కొడైకెనాల్ వెళ్ళి అక్కడ అవన్నీ చూసుకొని ఆడ జంతువులతో పిల్లలు ఆడుకుండ్రు అన్నమాట మంచిగా పిల్లలు జంతువులతో ఆడుకుని చేసి అక్కడ ఎంజాయ్ చేసుకుర్రు అక్కడ ఎంజాయ్ చేసుకోని అక్కడికి వెళ్ళి మళ్ళా ఒకరోజు అయింది టైం కిందికి దిగేవరకు కిందికి వచ్చినాం కిందకు వచ్చి అక్కడికి వెళ్ళి కొడైకెనాల్ కు వెళ్ళి ఇంకా ఎక్కడికి ఇక్కడకి వెళదాం అనుకున్నాం ఏది కొడైకెనాల్ వెళ్ళి ఇంకా ఎక్కడ పోయినాము పిల్లలు కొంచెము అక్కడ గుర్రాలతో గుర్రాల మీద ఆడుకోవడము ఫోటోలు దిగడము చెట్లని పట్టుకొని ఫోటోలు దిగిండ్రు చెట్లలో ఆడుకోవడము బాగా ఎంజాయ్ చేసిండ్రు అక్కడ కూడా ఒక్కొకరు ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేసిండ్రు నొప్పులు కాళ్ల నొప్పులతో కూర్చున్న వాళ్ళు కాళ్ల నొప్పులతో కూర్చోండి పోయిండ్రు అక్కడ కూడా ఎందుకో కొంతమందికి ఏమో అది మీదకి ఎక్కడానికి తిప్పినట్టు అవుతుంది కదా చక్కర్ వచ్చి కొంతమంది వాంతులు చేసుకుర్రు వోమిటింగ్ అయినాయి ఇక కొంతమంది ఏమో మంచిగా ఉన్నారు ఇక మంచిగా ఉన్నవాళ్ళు ఎంజాయ్ చేసిండ్రు వామిటింగ్ అయిన వాళ్ళు కూర్చుండి పోయిండ్రు ఏమి చేయలేక పోయిండ్రు వాళ్ళు వాళ్ళతో ఏం కాలేదు

వచ్చిర్రు అక్కడ అక్కడికివెళ్ళి మళ్ళీ విజయవాడకు వచ్చినాం లాస్ట్ తిరుక్కుంటు తిరుక్కుంటు తిరుక్కుంటు తిరుక్కుంటు విజయవాడకి వచ్చినాం విజయవాడకి వచ్చి విజయవాడ దగ్గర కూడా దర్శనం చేసుకున్నాం అమ్మవారి దగ్గర కృష్ణలో స్నానం చేసుడు అయ్యింది విజయవాడలో దర్శనం చేసుకున్నాం విజయవాడల దర్శనం చేసుకుని అక్కడికి వెళ్ళి చిన్న తిరుపతికి వెళ్ళిన్నాం చిన్న తిరుపతికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాం చిన్న తిరుపతి అక్కడికి వెళ్ళి అక్కడ తిరుపతమ్మ గుడి కూడా ఉంది వెంకటేశ్వర స్వామి వాళ్ళ అమ్మ వాళ్ళది అంట అక్కడ ఆమె దర్శనం చేసుకున్నాం ఆమె దర్శనం చేసుకుని చిన్న తిరుపతికి వచ్చినాం చిన్న తిరుపతి కాడ దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చినాం ఏటు జోగులాంబ దగ్గరకి వచ్చినాం జోగులాంబ జోగులాంబ దగ్గర దర్శనం చేసుకుని అక్కడ పోయినాం యాగంటి వెళ్ళినాం యాగంటి కాడ కూడా చూడాల్సినవి బాగున్నాయి ఇది అది స్తంభాలతో నంది సంవత్సరానికి ఇంత పెరుగుతాడు అంట యాగంటి దగ్గర చూదాల్సినవి కూడా వంట అక్కడ వంట చేసుకున్నాం ఆ నైట్ అక్కడ ఉన్నాం యాగంటిలో అక్కడ కూడా చూడాల్సినవి చాలా ఉన్నాయి అక్కడ కూడా చూసి మళ్ళా అంటే వెంకటేశ్వర స్వామి అవన్నీ గుట్టలోపల లోయలో ఉన్నట్టు ఉన్నారు అక్కడ వెళ్ళినాం లోయలకు ఇక కొంచెం ఏజ్ అయిన వాళ్ళు వెళ్ళాలంటే కొంచెం కష్టమే కానీ పిల్లలు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేయవచ్చు యాగంటి దగ్గర అక్కడ యాగంటి కాడ చూసుకుని ఇక్కడ వెళ్ళినాం ఇక్కడ వచ్చినాం జోగులాంబ దగ్గరకి జోగులాంబ అమ్మ కట్ట మీదకి ఎక్కిండ్రు అవన్నీ చూసుకుర్రు జోగులాంబ దగ్గర దర్శనం చేసుకొండ్రు కానీ ఇప్పుడు జోగులాంబ దగ్గర గుడి కూడా అప్పుడు చిన్నగా ఉండే ఇప్పుడు మంచిగా అయిపోయింది అక్కడ కూడా జోగులాంబ దగ్గర దర్శనం చేసుకుని ఇక మళ్ళా అక్కడ కూడా వంట చేసుకుని తిని చేసి చక్కగా ఇంటికి వచ్చినాం ఇంటికి రావడానికి కూడా రెండు రోజులు టైం పట్టింది ఆ మధ్యలో ఇంకో దగ్గర అమ్మవారి గుడి ఉండే అక్కడ ఆగి అక్కడ భోజనం చేసుకోని ఆడ వంట ఇట్లా పొయ్యిలు రాళ్ళ పొయ్యిలు పెట్టుకుని కట్టెలు పెట్టుకుని వంట చేసుకున్నాం వంట చేసుకుని తిని చేసి ఇట్లా నీళ్ళు పారే నీళ్ళలో బట్టలు గిట్లా పిండుకొని పిల్లలు గిట్ల స్నానాలు చేసి ఎంజాయ్ చేసి ఆడికి వెళ్ళి ఇక వచ్చినాం నైట్కి ఇంటికి